నేను చాలా ఆసక్తిగా ఎదురుచూస్తాను ఈసారి మనం ఏ సినిమా చూడాలి అనుకుంటున్నాము ఆ సినిమా పేరు వచ్చి గేమ్ ఛేంజర్ ఆ సినిమా చూడాలని అనుకుంటున్నారు బంధుమిత్రులు ఎందుకంటే అది చాలా మంచి కథ మంచి రివ్యూలు వచ్చాయి మన మా చుట్ మా తోడుబుట్టువుల అందరికీ ఇష్టమైనా హీరో అతను కానీ మాకి మరొక ఎంపిక ఉంది షో టైం విషయానికి వస్తే నా షెడ్యూల్ ప్రకారం మీకు అనుకూలమైన సమాయ్ సమయం బాగా సెట్ అవుతుంది నీకు ఈ సమయం సరిగ్గా ఉంటుందని నేను కోరుకుంటున్నాననిని చెప్పి మా బంధుమిత్రులను కోరుకుంటాను